ఒకవేళ నేను పెట్టిన మా చెట్టుకి పూలు కాని వస్తే నాకు చాలా ఆనందం వస్తుంది దానికి పెట్టడానికి కారణం అదే కదా నేను చెప్పాను కదా నాకు పూలు ఇంకా దానికో దానితోని వచ్చిన నాకు సుగంధం చాలా అంటే చాలా ఇష్టం దానివల్ల ఒక మంచి వైబ్ అనేది మాకు క్రియే మా మాకు లభిస్తుంది దాంతో ఏంటంటే

నేను దానికున్న ఫ మొత్తం ఎలా ఏ చెట్టు పెడితే ఎట్లాంటిది ఎట్లాంటి పూలు వస్తుంది ఏలాంటి ఫ్లవర్ వస్తుంది నాకు ఫ్లవర్లో చెప్పాలంటే నాకు గేంద పువ్వు చాలా ఇష్టము ఇంకా కమలం నాకు చాలా ఇష్టము రోజ్ నాకు చాలా ఇష్టము గులాబి నాకు చాలా ఇష్టము ఇట్లా ఇలాంటిది ఫ్లవర్ ఒకవేళ పడితే నా గా నా గార్డెన్లో చాలా మంచి ఫ్రెష్ ఒక కొత్త స్మెల్ ఫామ్ అవుతుంది ఇంకా కొత్త సుగంధం చాలా మంచి మంచి సుగంధం అనేది మనకు ఇస్తుందనమాట ఇస్తుందనమాట ఇంకోకటి ఎప్పుడైతే మనము చెట్టు పెడతామో ఫస్ట్ మొ మొదటిది మనము చిన్ననాటుది చిన్న అది చిన్న గమ్ము తెచ్చుకోవాలనమాట తెచ్చుకుని మనము దానికి రోజు దానికి తగ్గేటట్టు నీళ్ళు వెయ్యాలి ఇంకా పూలు రావడం అంటే అంటే ఇక మొదటి మొదటిలో ఏమీ రాదనమాట దానికొక విధి ఉంటుంది ప మొ మొదటి మనము మంచి ప అది పాటు వేసుకున్న తర్వాత దానికి సరి సరిపడేటట్టు మనము నీళ్ళు వెయ్యాలి దానికి సరిప దానికి సరిపడేటట్టు మనము ఎంతయితే కావాలో పెస్టిసైడ్ వేసుకోవాలి పురుగుమందు ఉంటుంది అది వెయ్యాలి మనకు ఏదైతే ఇష్ట ఏదైతే ఇష్టమో పూలు అది దానిది కొనుక్కుని మనము వేసుకోవాలి ఇంకోకటి మనం దాన్ని ఏదైతే పిల్లలు ఆడుతూ ఆడుతూ దాన్ని కోసేస్తారో దాన్ని తెంపేస్తారో అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అది కూడా ఒక మనకు శ్వాస అనేది ఇస్తుంది మనకు గాలి అనేది దాని దానితోనే మనకు వస్తుంది అది మీరు మా పొద్దున పొద్దు పుట్ట పొద్దు పుట్ట మీరు ఎప్పుడైతే లేచి అదంతా మీరు ఆనందమిస్తారు మీకు ఎంత మంచి ఒక కొత్తమైన స కొత్తమైన ఫీలింగ్ అనేది మీకు అనిపిస్తుంది అనమాట సో ఒకవేళ నేను దానికోసం ప్రయత్నం ఇస్తాను ప్రయత్నం చేసాను నాకు వచ్చింది కూడా నాకు నా అనుభవంలో చెప్పాలంటే నాకు చాలా మంచిగా అనిపించింది అలానే నా నాలోనే నాకు ఒక ఎలా నాకు ఎంత కోపం వచ్చినా అది మొత్తం ఒకవేళ నా గార్డెన్ నేను చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్త అనిపిస్తుంది అన్నమాట ఓకే దాం దాం దానితో దానితో నేను దాంతో నేను డైలీ నేను రోజూ మాట్లాడతాను దానితో నేను చెప్పా చెప్పాలంటే అది నేను మా ఫ్రెండ్కి కూడా కూడా ఇస్తాను తీసుకుని అలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుందనమాట ఇలా ఇచ్చు ఇలా ఇచ్చుకుంటూ పోతే అలానే దీని గురించి మనం ఇంకా ఇస్తాను చెప్పాలి చెప్పాలంటే ఎప్పుడైతే ఇక మన చుట్టాలు బంధాలు ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా చూస్తే అరే బాగుంది అని అనిపిస్తుంది చాలా బాగుంటుందనమాట పువ్వు పువ్వులు అవి ఇవి నాకు సొంతంగా నేను చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అది కాకుండా చూసుకోవాలంటే నాకు వేరేదైతే ఏం తెలియదు కాని పూలేయడం కాని చెట్టు లేయడం కాని దానికి తగ్గట్టు నీళ్ళు వేయడం కాని ఇదంతా నాకు చాలా ఇష్టం ఇంకోకటి దానికి స్వచ్ఛమైన నీళ్ళు పెట్టాలి దానికి తగ్గట్టు అంతా వెయ్యాలి ఇంకా దానికి ముఖ్యంగా మనము కటింగ్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే అనవసరంగా ఏదైతే ఉంటాయో అది మనము మంచిగా దానికి చూసుకుని ఎలా అయితే మనము ఒక చిన్న సొంత చిన్న బాబుని ఎలా అయితే మనము చూసుకుంటామో అలానే ఏదైతే మనము చెట్టు పెడతామో దాన్ని కూడా మంచిగా మనం చూసుకోవాలనమాట దానివల్ల దాని అట్లా అయితేనే మనకు మంచి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట దానితో దానితో మనకు మంచి లభుస్తుంది ఇంకా ఇంకా నేను కొన్ని పువ్వు కాకుండా ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి పెట్టడానికి అది కూడా నేను ప్రయత్నం ఇస్తూనే ఉన్నాను అవి కూడా ఒకసారి అందరూ వచ్చేసినాయంటే ఇంక నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇదంతా ఒకటే సారి నాకు చూడాలని నాకొకస్త నాకు చిన్నప్పటినుంచి కోరిక అది నేను పెడతాను ఇంకో ఇం ఇంకోకటి మీరు కూడా పెట్టండి ఇంకా చాలా మంచిగా అనిపిస్తుందనమాట మీరలా చేస్తే